హలో హలో హలో హలో వినిపిస్తుంది మేడం హలో మేడం క్రిస్మస్ వస్తుంది కదా ఇప్పుడు ఇరవై ఐదవ తారీకు ఏం చేద్దాము ఎలా చేద్దాము అవును మేడం అదే అదే మేడం నేను అబ్జర్వ్ చేయలేదు క్రిస్మస్ వస్తుంది మేడం ఇరవై తారీకు క్రిస్మస్ ఉంది కదా మన పిల్లలకు ఏదైనా చేద్దామా మేడం ఎలా ఏంటి సంతోషం అదే మేడం అదే మేడం మేడం అదే మేడం అది ఇప్పుడు అవును బుక్స్ కానీ పెన్సిల్ కానీ కదా

అదే మా అదే అదే మేడం అదే మేడం ఓకే అదే క్రిస్మస్ సందర్భంగా వస్తారు కదా మేడం ఎంజాయ్గానే చేస్తారు పిల్లలు అదే మేడం చెప్పాలి మేడం అదే మరి మేము అనుకుంటున్నాము అలా చేస్తామా మరి ఏమంటారు ఓకే మేడం థ్యాంక్ యూ మేడం